భారతదేశంలో రవాణా వ్యవస్థ అనేది చాలా పెద్దదే దేశంలో జనం మామూలుగా రోడ్డు రవాణా కానీ రైలు రవాణా కానీ జల రవాణా కానీ విమాన రవాణా కానీ మెట్రో రవాణా కానీ ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తిరుగుతూ ఉంటారు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలేనండి ఇంకొకటి అంటే రోడ్లు బాగాలేకుండా ఉండడం ఇంకొకటి ఏమిటి అంటే అంటే కాలుష్యం ఎక్కువగా ఉండడం ఇవన్నీ పెద్ద సవాళ్లే దీన్ని ఎలా మెరుగుపరచాలంటే రహదారులు అంటే రోడ్లు బాగా పెంచాలి రోడ్లు బాగా వేయించాలి తర్వాత అంటే కాలుష్యం లేని అంటే పర్యావరణ రహిత వెహికల్స్ని ప్రోత్సహించాలి